నేను మా శ్రీకాకుళం నుండి వైజాగ్కు వెళ్ళడానికి ఒక ట్యాక్సీని బుక్ చేసుకున్నాను ఒక ట్యాక్సీ ఏజెంట్ ద్వారా ఆ ట్యాక్సీని బుక్ చేసుకున్నాము మేము బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు నాలుగు వేల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వమన్నారు కావున మేము ముందుగాలే బుక్ చేసుకున్నాను కాబట్టి నాలుగు వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను బట్ ఇప్పుడు మా కుటుంబ పరిస్థితులు బాగాలేవు మా కుటుంబం పరిస్థితి బాగాలేని కా కారణంగా మేము మా ట్యాక్సీని రద్దు చేసుకోవాలని అనుకుంటున్నాము ఎందుకంటే మా కుటుంబంలో మా నాన్నమ్మకి ఈ ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగోలేక మా నానమ్మ ఆసుపత్రి పాలు అయింది ఆ ఆసుపత్రిలో ఎవ్వరు లేకపోవడం వల్ల మేము ఉండాల్సి వచ్చింది మేము ఉండాల్సి వచ్చింది కావున మేము వైజాగ్ ట్రిప్ని క్యాన్సల్ చేసుకుంటున్నాము అందుకు ట్యాక్సీ కూడా క్యాన్సల్ చేసుకోవాలని అనుకుంటున్నాం దానికోసం నేను ట్యాక్సీ ఏజెంట్కి కాల్ చేశాను కాల్ చేసి మా మేము ట్యాక్సీని రద్దు చేసుకోవాలని అనుకుంటున్నాము మేము పంపిన అడ్వాన్స్ని నాలుగు వేల రూపాయలను తిరిగి ఇవ్వమని అంటున్నాము కానీ వారు ట్యాక్సీ ఏజెంట్ వారు ఒకసారి ఇచ్చిన పైసలు మేము తిరిగి ఇవ్వలేమని వారు మొండికి వేస్తున్నారు కనీసం మేము తిరిగి ఇచ్చిన నాలుగు వేలు రూపాయలనన్న సగం అయినా మా అడ్వాన్స్ మాకు పైసలు ఇవ్వాలని మేము అడుగుతున్నాము కానీ ఆ ట్యాక్సీ ఏజెంట్స్ వారు అడ్వాన్స్ ఇవ్వలేమని వారు చెప్పేశారు